హలో విక్రమ్ ఎలా ఉన్నావు నేను బాగున్నాను ఏం చేస్తున్నావు నీ బిజినెస్ ఎలా ఉంది ఓ గుడ్ గుడ్ ఓ నేను కూడా రావాలి అక్కడికి అక్కడ డెవలప్మెంటు బాగుందన్నారు

అవునవును నేను కూడా విన్నాను ఈ యొక్క వార్తా పత్రికలల్లో బాగుంటుంది ఫుడ్ ఐటమ్ బాగుంటుంది నేను కూడా విన్నాను అక్కడ వచ్చేసి సెక్యూరిటీ సిస్టమ్ అన్ని చర్యలు కూడా బాగా తీసుకుంటారు అక్కడ రెస్టారెంట్ మనం అన్ని సిటీస్లల్లో తీసుకున్నామంటే హైదరాబాద్ అనేది ఒక మెగా లాగా ఉంటుంది అవును అవును ఏ టూ జెడ్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు ఛార్జెస్ కూడా తక్కువనే పడతాయి అవును అవును అవునవును ఒక బాగుంటుంది కూడా మన ఫ్రెండ్స్ని కూడా పిలుద్దాము వాళ్ళు కూడా వస్తారు

బాగా లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి అక్కడ బోర్డింగ్ పాస్ చెకింగ్ సెక్యూరిటీ ఏ యొక్క స్కాం కూడా జరగదు ఏ టూ జెడ్ అండ్ మైంటైనన్స్ కూడా బాగుంది అవునవును ఎనీ టైం సర్వీసెస్ అవైలబుల్గా ఉంటుంది మనకి సెక్యూరిటీ కూడా బాగుంటుంది బాగా క్లియరెన్స్ కూడా ఇప్పిస్తారు అవును అవును వెళ్దాము నీ నేనొకసారి వెళ్ళాను టికెట్స్ కూడా తక్కువనే పడ్డాయి థర్టీ థౌజండ్ ఆ హైదరాబాద్ నుంచి చెన్నైకి లిమిటెడే బాగా బాగుంది కూడా మెయింటైనన్స్ కూడా బాగా చేశారు ఫుడ్ అకామిడేషన్ కూడా బాగానే పెట్టారు ఇంకోసారి వెళ్ళాలి ఓ ఓకే ఓకే ఒకసారి కలుద్దాము మనము కలిసి ఈ యొక్క హైదరాబాద్ సిటీని ఒకసారి చుద్దాం ఓకే ఓకే